హలో రవి కొత్త సిమ్ కొన్నానురా అది దాని సెట్టింగ్ ఏం అర్థమైతలేదు ఒకసారి చెప్తావా అంతేనా ఓకే ఓకే అదే నెట్వర్క్ కోసం ఎలక్ ఎక్కడికెళ్ళాలి సెట్టింగ్ ప్రోసెస్ చెప్పవా కొద్దిగా అంతేనా నెట్వర్కు ప్రిఫర్ అయ్యే నెట్వర్కు

కొత్త సిమ్మేరా కాదు కొ అదే ఆ నెంబర్కే అప్డేట్ చేశాను అంతే

దాని ప్రోసెస్ ఏంటి అంతేనా

నువ్వు ఆల్రెడీ ది ఈ ప్రాసెస్ నీకు ముందే తెలుసా ఓకే ఓకే నెట్వర్క్ స్పీడ్ మంచిగానే వస్తుందా